నా సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి కుర్తీ కుర్తీ అయితే నేను ఆన్లైన్లో చూశాను చూసినప్పుడు చీరను చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో కుర్తీ కూడా ఓకే బాగోదు అన్నట్టు అలానే ఫీల్ అయ్యాను అలా ఫీల్ అయినప్పుడు సరే బయట తీసుకుందాము అని బయటకు వస్తే ఆన్లైన్లో కంటే చాలా అంటే చాలా చెత్తగా ఉంది కుర్తీ దాన్ని చూసిన వెంటనే నాకు అసలు ఏంటి ఇలా ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది అసలు నాకు అది నచ్చలేదు ఆ క్లాతింగ్ కానీ ఆ డిజైన్ కానీ అసలు ఆ స్టిచ్చింగ్ కూడా అసలు బాగలేదు నాకు ఎందుకంటే అసలు నచ్చలేదు అది చూడగానే ఆ కలర్ కూడా నాకు అసలు నచ్చలేదు ఒక్క సారైతే దాన్ని ఉతికినాం అంటే రెండోసారి అయితే పనికిరాదు అన్నంతగా అది మారిపోయింది ఇంకోసారి ఏంటంటే ఒకసారి ఉతికి ఉతికినాం అంటే రెండోసారికి దానికి కలర్ కూడా ఉండదు మొత్తం పోతుంది అందుకని నేనింకా ఆ ప్రోడక్ట్ అనేది నేను తీసుకోలేదు కుర్తీని